నాకు వంటలు చాలా బాగా వచ్చు నేను చేసే వంటలు బిర్యానీ చేస్తాను చికెన్ చేస్తాను అన్ని రకాలైన కూరగాయలు కూడా వండుతాను అందులో నాకు ఇష్టమైన వంట బిర్యానీ బిర్యానీ అనేది ఒక పెద్ద విద్ ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు అందరు చేయగలుగుతారు కానీ కొంతమంది చేయలేము అని ఉండిపోతారు బిర్యానీ చేయడానికి పెద్దగా ఏమి అంత అవసరం లేదు మనం తెచ్చుకున్న ఏదైనా చికెన్ బిర్యానీ అయినా వెజ్ బిర్యానీ అయినా ఏదైనా ఈజీగానే చెయ్యచ్చు అందులో పెద్ద చిట్కాలు అంటూ ఏమి ఉండవు చిట్కాలు అంటే ఏదైనా మనం వండేది మంచిగా ఉండాలి అది ఉడకాలి ఏది వాడినా అది కరెక్ట్గా క్వాం కరెక్ట్గా క్వాంటిటీగా తీసుకొని వండితే ఏదైనా బాగుంటుంది అదే పెద్ద చిట్కా నేను చేసే బిర్యానీలో నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం చాలా ఇష్టము చికెన్ బిర్యానీ నేనెలా చేస్తానంటే ముందుగా చికెన్ తెచ్చుకొని చికెన్ని మంచ్చిగ కడగాలి కడిగి దానికున్ స్మెల్ అనేది వాసన అనేది కౌసువాసననేది పోవాలి దాని తర్వాత ఆ చికెన్ని నేను అందులో కొంచెం కారం తగినంత కారము ఉప్పు పసుపు పెరుగు పసుపు పెరుగు నిమ్మకాయ రసము మళ్ళీ మసాలాలు లవంగం ఇలాచీ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ మళ్ళీ ఇంకా అనాసపువ్వు జాపత్రి ఇవన్నీ వేసి సాజీర వేసి మళ్ళీ ఇంకా పచ్చిమిరపకాయలు రెండు మూడు పచ్చి తొడుమలు పచ్చిమిరపకాయలు తొడుమలు వేయాలి కట్ చేసి మళ్ళీ ఇంకా నూనె ఇంకా ఇంకేం వేయాలి చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయాలంటే స్కిప్ వద్దనుకుంటే వద్దు కూడా వద్దు కూడా ఎందుకంటే చికెన్ మసాలా టేస్ట్ రాకుండా ఉండాలి ఓన్లీ బిర్యానీ కావాలి అని అనుకుంటే చికెన్ మసాలా తీసేయొచ్చు బిర్యానీ మసాలా వేసుకోవాలి ధనియాల పొడి మళ్ళీ ఇంకా అన్ని అన్ని మిక్స్ చేసిన మసాలాలు ఉంటాయి కదా అదంతా వేసేసి దాని తర్వాత నెయ్యి వెయ్యండి నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది చికెన్ బిర్యానీ నెయ్యి వేస్కొవాలి నెయ్యి వేస్కోని ఇదంతా కలుపుకొని మంచి సరిపడా అంతా కలుపుకొని ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాకా దాన్ని కాసేపు మనం వదిలేయాలి అది కొంచము మ్యారినేట్ అవ్వా మ్యారినేట్ అవ్వాలి సో అదే తీసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఏం కాదు ఫ్రిడ్జ్ లేకపోతే బయట కూడా ఒక అర్థగంటకు అర్ధ గంట అట్లా మ్యా మ్యారినేట్ చేయాలి అట్లా మ్యారినేట్ చేశాకా అది మ్యారినేట్ అయ్యేంతసేపు మనం ఇది రైస్ చూసుకుందాం రైస్ చూసుకోవాలి రైస్ ఏం చేయాలంటే బగారా రైస్ అంటే పొడవు బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం తీసుకుని నానబెట్టుకోవాలి రెండు మూడుసార్లు కడిగి వదిలేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నంక బాగా ఆ అన్నం వండుకోడానికి ఒక బౌల్ తీసుకొని అందులో పోయి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ పోసాక మొత్తం మళ్ళీ మసాలాలు లవంగం ఇలాచీ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అనాసపువ్వు బగారా ఆకు మళ్ళీ ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటూ ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇదంతా వేస్కొని మళ్ళీ తర్వాత

వేసి పుదీనా కొత్తిమీర కూడా వేయాలి పుదీనా కొత్తిమీర వేసి ఆయిల్ నీళ్లు పోసి బాగా మసలాలవి అందులో ఉప్పు ఉప్పు ఎంత వెయ్యాల్లనంటే మనము సముద్రపు నీళ్లు తాగితే ఎంతో కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది చూడు అలా అలా సరిపడ ఉప్పెయ్యాలి ఉప్పు వేసి అవంతా బాగా మసిలినాకా అందులో కొంచెం నిమ్మరసం కూడా పిండి మళ్ళీ ఇంకొంచెం నెయ్యేసి అందులో రై అన్నం వెయ్యాలి మనం నానబెట్టిన అన్నం తీసే అందులో వెయ్యాలి అందులో వేసాక అది అవుతున్నంతసేపు అది కొంచెం ఎక్కువ సేపు ఉడకకూడదు డెబ్భై శాతం అట్లా ఉడకాలి అంతే దానితర్వాత అది అవుతున్నంతసేపు మనం పక్కకి మనము ఒక నాలుగు ఐదు ఆరు ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డలు కోసుకొని పొడుగ్గా కోసుకొని అవి వేయించుకోవాలి ఎలా అంటే బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ అంటే మన జాజి కలర్ వచ్చేంతవరకి వేయించాలి వేయించి తీసేసి అవి తీసి పక్కకి పెట్టుకోవాలి ఆ ఉల్లిగడ్డలు అప్పుడు ఆ బాగారాన్నం అవుతున్నది ఆ బాగారాన్నం ఉడుకుతుంటుంది కదా అప్పుడు మనం చికెన్ బగువను తీసి స్టవ్ మీద పెట్టి ఆ చికెన్ మీద ఈ మనం ఏవైతే ఉల్లిగడ్డలు వేయించుకున్నామో అవి మనం కొంచెం వెయ్యాలి అందులో మళ్ళీ కొత్తిమీర పుదీనాకు వెయ్యాలి వేసాక మనకు అన్నం డెబ్భై శాతం ఉడికింది అనుకోండి అప్పుడు ఆ అన్నం తీసి ఈ చికెన్ మీద వెయ్యాలి చికెన్ మీద మంచిగిట్ల సరిపడా వేసుకుంటూ పోవాలి లేయర్స్ లాగేసుకుంటే లేయర్స్ లాగేసుకోవచ్చు మొత్తం వేసుకుని పైనే వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు అలా వేసుకో అలా వేసుకోవాలి వేసుకున్నాక ఆ అన్నము డెబ్భై శాతం ఉడికినాక అన్నం తీసి చికెన్ మీద వేసి లాస్ట్కి పైన కొత్తిమీర పుదీనా వేసి దానిమీద నెయ్యి మంచి నెయ్యి వేస్కోవాలి నెయ్యి వేసుకున్నాకా కొంచెం కలర్ ఫుడ్ కలర్ అనేది దొరుకుతుంది ఆ కలర్ తీసుకొని కలర్ వేసుకోవాలి కలరేసాక మళ్ళీ ఇంకా ఏమంటారు మనము ఇప్పుడు ఏవైతే ఆనియన్ వేయించుకొని పెట్టుకున్నామో ఆ ఆనియన్ మొత్తం దాని మీద వేస్కోవాలి వేస్కొని నెయ్యి వేశాను నెయ్యి వేశాక బగువన్కి మూత పెట్టేసి స్టీల్ పేపర్ అనేది ఒకటుంటుంది ఆ పేపర్ తీసి దాన్ని చుట్టేస్తే పూర్తిగా ఏం కాదు అదే అది మన దగ్గర లేదు అనుకున్నప్పుడు బగవన్ బగవన్కి సరిపడా మూత అంటే ఎక్కడ గాలి పోకుండా మూత ఉంటుంది కదా ఆ మూత పెట్టేసి దానిమీద ఒక బరువు పెట్టేసి బరువంటే మనం దంచుకునేదైనా లేదంటే ఒక ఒక సర్వలో కొన్ని నీళ్లు తీసుకొని దాని మీద పెట్టిన ఏం కాదు కింద పెంకు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు పెంక పెట్టుకుంటే ఏంటంటే కింద మాడకుండా ఉంటుంది ఒకవేళ పెంక పెట్టలేదు అని అంటే మీరు టైంకి కరెక్ట్ టైంకి తీయ్యాల్సొస్తుంది సో అలా అది అది చేశాక కింద పెంక పెట్టుకొని బగవన్ పెట్టేసి మనవి మన దానిమీద ఒక బరువు పెట్టేసామంటే ఒక ఐదు నిమిషాలు పెద్ద స్టవ్ మీద పెట్టామంటే కింద పెంకనేది వేడవుతుంది అదయ్యాక ఇంకొక్క ఇరవై ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ నువ్వెంతసేపు పెడితే అంత బాగా ఉడుకుతుంది కానీ బాగా మగ్గుతుంది మన్నము కాని ఏమంటారు మాడకుండయితే చూసుకోవాలి సో మనకి మాడకుండా ఉండాలంటే కరెక్ట్ టైంకి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్లో మనం ఆ అది తీసి కొద్దిసేపు అలా వెంటనే తీయ ఆఫ్ చేయగానే వెంటనే ఓపెన్ చేయకూడదు కొంసేపూ ఆగాలి కొంచెం ఆవిరా అంత పోయేలాగా చూసుకున్నాంక దాని తర్వాత మెల్లగా ఒక ఐదు పది నిమిషాలు తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూసి ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ బిర్యానీ రెడీ సో ఆ చికెన్ బిర్యానీ వెంటనే ఓపెన్ చేసి చూశాక తీసుకొని ఒక కింద నుంచి పైకి తోడితే మన కింద ఉన్న గ్రేవీ అంతా కొంచెం మీదకు అన్నానికి కలిసినట్టు ఉంటుంది సో అది అట్లా కలుపుకొని తీసుకోండి దీనికి నేను పెరుగు పచ్చడి చేస్తాను ఆ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది రైతా చేస్తాను రైతా ఏంటంటే ఒక భగంలో ఒక ఒక భగంలో ఒక ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని టమాటాలు అలాగే కొంచెం కొతిమీరేసి ఉప్పేసి పిస్క చా పిసుకుతాను అన్నమాట దాన్ని బాగా కలుపుతాను కలిపాక దాని తర్వాత కొంచెం పెరుగేస్కోని దాన్ని కలుపుతాను కలిపితే సో అవన్నీ అనేటివి మనకి కలుస్తాయి కలిశాక అవి ఉల్లిగడ్డలు అలానే వెయ్యదు అవన్నీ విడివిడిగా అవ్వాలి సో అలా కలిపితే అవన్నీ విడివిదిగాయి అదంతా దానికున్నఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు మనం అందులో అందులో కావలసినంత పెరుగు పెరిగేసుకొని కొన్ని నీళ్లు పోసికొని కలిపేస్కుంటే రైతా సూపర్ ఉంటుంది ఇంకా ఆ బిర్యానీ ఆ రైతా వేస్కొని తింటే అబ్బా అబ్బా అబ్బా నోర్లూరిపోతాయి సో ఇక్కడ చిటికేంటంటే మనకి ఉల్లిగడ్డలు అనేటివి బాగా మంచిగా ఉడక మంచిగా కాలాలన్నమాట బ్రౌన్ కలర్లో రావాలి అండ్ ఇంకో చిటికేంటి నెయ్యి నెయ్యి అనేది ఎంత బాగా పడితే అంత బాగుంటుంది బిర్యానీ ఈ రెండు ఉంటే ఎంత బాగొస్తుందో బిర్యానీ కావాలంటే మనం అన్నము అంతా అయిపోయాక పైన మూత పెట్టేటప్పుడు అన్నీ ఉల్లిగడ్డలన్నీ వేసినప్పుడు కొంచెం బిర్యానీ మసాలా కూడా చల్లుకుంటే బాగుంటుంది అట్లా బిర్యానీ ఎంత బాగుంటుందో ఈ రెండు చేసుకున్నాకా ఇంకా కొంతమంది కావాలనుకుంటే గ్రేవీ చేసుకుంటారు చికెన్ కర్రీ చేసుకుంటారు చికెన్ కర్రీ ఏంటి కొన్ని పీసెస్ అట్లా తీస్కొని చికెన్ కర్రీ చేసుకోవచ్చు ఎంత చికెన్ కర్రీ లేకున్నా కాని కూడా బిర్యానీలో గ్రేవీ ఉందనుకో బాగుంటుంది బాగుంటుంది లేదు బిర్యానీలో నేను గ్రేవీ గ్రేవీ ఎలా వస్తుందంటే బిర్యానీలో పెరుగు నిమ్మరసము తీసుకుంటే బాగొస్తుంది ఇంకా లేదంటే మనకి ఇంకా బాగా గ్రేవీ గ్రీన్ కలర్ కానీ గ్రీన్ కలర్ అవుతుంది చికెన్ చికెన్ ఇంకా బాగా గ్రేవీ కావాలి అని అనుకుంటే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఈ మూడు మిక్సీ పట్టి వేస్కుంటే ఇంకా వస్తుంది గ్రేవీ అప్పుడు ఇంకా బాగుంటుంది రుచి ఆ రుచి కూడా బాగుంటుంది ఇట్లే మూడు కలుపుకొని వేస్కుంటే బాగొస్తుంది ఇవి ఇట్లా చేస్కున్న బిర్యానీని మనం గిన్నెలో వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు బిర్యానీ రైతా ఉంది బిర్యానీ ఉంది రెండు తింటున్న కానీ కొంతమందికి కొంచెం గ్రేవీ వేస్కోవడం అలవాటు ఉంటుంది కాబట్టి చికెన్ చికెన్ చెప్పుకుందాం మనం చికెన్ కర్రీ ఎలా చేస్తాము ఒక భగవం తీస్కొని బుగంలో ఆయిల్ పోసి అందులో కూడా కొన్ని మసాలాలు వెయ్యాలి లవంగం ఇలాచీ ఇలాచి ఎంత బాగేస్కుంటే అంత బాగుంటుంది టే స్మెల్ ఆర్ టేస్ట్ ఏదైనా సో ఇలాచి మళ్ళీ చెక్క సాజీర వేస్కొని అవి వేగాక మళ్ళీ ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు వేసాక ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా వేగలనమాట బ్రౌన్ కలర్ వచ్చేలాగా సో ఆ ఉల్లిగడ్డ వేగాక అందులో పచ్చిమిర్చి వెయ్యాలి పచ్చిమిర్చి వేస్కుంటే పచ్చిమిర్చి వేసి దాని తర్వాత ఒక కొంచెం అల్లం వెళ్ళుగడ్డ పేస్ట్ అయ్యా నేను బిర్యానీలో అల్లం పేస్ట్ చెప్పలేదు బిర్యానీలో అల్లం పేస్ట్ వేస్కోవాలి సో అల్లం వెల్లుల్లిగడ్డ వేస్కొని మంచిగా అల్లం పచ్చివాసన పోవాలి కొంతమంది తొందరగా పచ్చివాసన పోకముందుకే వేసేస్తారు కానీ పచ్చివాసన పోతేనే బాగుంటుంది పచ్చివాసన పోయాక దాంట్లో కొంచము పసుపు వేస్కోవాలి పసుపు వేస్కొని పసుపు వేసుకున్నాకా అది కూడా కొంచెం వేగాక దాని తర్వాత చికెన్ వెయ్యాలి చికెనేసి కొంచెం ము దాన్ని కలిపేసి మూత పెట్టేసి అది కొంచెం ఒక ఐదు పది నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గినాక అది మూత తీసి దాని తర్వా ఒకసారి కలిపేసి కారం ఉప్పు వేసి కలిపేసి మళ్ళీ మూతపెట్టాలి మూతపెట్టుకున్నాకా ఒక ఐదు పది పదిహేను నిముషాలు తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్లో ఉన్న నీరు కూడా బయటకొచ్చేస్తుంది అప్పుడు మనకు కొంచెం గ్రేవి వస్తుంది గ్రేవీ వచ్చిందనుకోండి మనకింక నీళ్లు పోయాల్సిన అవసరం లేదు కొంతమంది బాగా సూప్ కావాలనుకుంటే ఇట్లా వాటర్ పోసుకుంటారు కానీ సూప్ వద్దు మనకి ఫ్రైలా ఉండాలి అని అనుకుంటే అలానే వదిలేసుకుంటే సరిపోయిది ఇప్పుడు అప్పుడు ఆ గ్రే అదంతా వేసుకున్నాక మనకు తీస్తే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తీస్తే మంచిగా అవుతుంది ఇంకా అది చేసాక ఏం చెయ్యాలి నెక్స్ట్ కలవిపి మగ్గినాక ఇప్పుడు ఆ చికెన్ బాగా ఉడికిందనుకోండి ధనియాల పొడి వేసుక్కోండి ధనియాల పోడేసి కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే వేసుకోండి లేదంటే వద్దు చికెన్ మసాలా వెసిన నాకేంటంటే చికెన్ మసాలా వేస్తే మన ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది అని అనిపిస్తుంది మన ఫ్లేవర్ రాదు కొంతమందికి చికెన్ మసాలా వేసుకుంటే ఇష్టం సో వేస్కుంటే వేసుకోండి లేదంటే లేదు ధనియాల పొడి వేసి కొంచెం బాగా మగ్గ ఒక్క పదిహేను నిమిషాలు అట్లా ఉడకనిచ్చారనుకోండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిదో ముక్కుడికాక ఇంకా కొత్తిమీర వేసి తీసేస్తే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో అలా చికెన్ కర్రీ ఇప్పుడు మనకి బిర్యానీ రైతా చికెన్ కర్రీ అయింది కాబట్టి మన తినడానికి సిద్ధమయిపోవాలి అంతే సో ఇది నాకు ఇందులో చిట్కాలు అంటూ ఏముండవు కానీ మనం వండే విధానమే కరెక్ట్గా ఉంటే బాగుంటుంది వన్డేటివి ఏవైనా మంచిగా ఉడికేటట్టుగా వండుకుంటే అన్ని రుచులు బాగుంటాయి